నేను మొదటిసారి ఒక ఉత్పత్తిని ఉపయోగించిన అనుభవం చెప్పాలంటే అది చాలా రుచికరమైన అనుభూతి నేను తయారు చేసిన తొలి ప్రోడక్ట్ ఆశించిన ఫలితాన్ని ఇచ్చినప్పుడు అది నాకు ఒకక గొప్ప ప్రేరణ కలిగించింది ప్రయత్నం చేసిన మొదటి సందర్భంలోనే మంచి ఫలితం రావడం అందులో నా కృషి ప్రతిబింబించడం మరోసారి ఇంకా మెరుగ్గా చెయ్యాలనే ఉత్సాహం కలిగించడం ఇవన్నీ నా మొదటి ఉత్పత్తితో కలిగిన ఆనందకరమైన అనుభవాలు ఇది నన్ను మరింత కొత్త ప్రయోగాలు చెయ్యడానికి ప్రోత్సహించింది అలాగే నమ్మకాన్ని పెంచింది మొదటి విజయమే ఎదుగుదలకు బాట వేసింది అది రూపొందించడానికి ఎంత కష్టపడ్డానో ప్రతి చిన్న దశను ఎలా జాగ్రత్తగా చూసుకున్నానో గుర్తొస్తుంది ఎలాంటి ఎలాంటి తప్పులు చేశానో అనే చాలా భయంగా ఉండేది ప్రారంభంలో కొంత అనిశ్చితి ఉండేది అంటే దీనిజంగా సరిగ్గా పనిచేస్తుందా ఇతరులు దీన్ని ఎలా స్వీకరిస్తారు ఇది పని చెయ్యకపోతే నాకు ఎలా ఉంటు నేను ఏమి చేశాను అసలు కానీ మొదటిసారి దీనిని విజయవంతంగా ఉపయోగించినప్పుడు అది నాకు ఒక గొప్ప ఒక సంతృప్తిని నమ్మకాన్నిచ్చింది అప్పుడు నాకు చెప్పలేనంత ఆనందంగా ఉండేది అది చిన్న విజయమైన నేను చేసిన దానికి నాకు తృప్తిగా ఉండేది నా సృజనాత్మకత కృషికి ఇదొక గుర్తింపు అనిపించింది ఇదే నన్ను మరిన్ని ప్రయోగాలు చేయడానికి ప్రేరేపించింది ప్రతి చిన్న అవాంతరాన్ని అధిగమించి చివరికి ఒక విజయాన్ని పొందడం ఇదే నా మొదటి ప్రోడక్ట్తో కలిగిన అత్యుత్తమ అనుభూతి